హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మేడం థ్యాంక్ యూ మా షాప్కి విజిట్ చేశారు మీరు ఏ ఫర్నిచర్ కోసం చూస్తున్నారు మేడం ఆ థ్యాంక్ యూ మేడం మీరు మా షాప్ని ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి మీకు చాలా రీజనబుల్ రే రేట్లోనే ఇస్తాము ఇలా రండి చూపిస్తాను సో మా షాప్లో ఇలా ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఇవి కాకుండా మీకింకా ప్రత్యేకంగా వేరే డిజైన్లో కావాలంటే కూడా మీకు నచ్చినట్టుగానే మేము డిజైన్ చేసి ఇస్తాం మేడం చూస్ చేసుకోవచ్చు సో అన్నీ హై క్వాలిటీ ఉంటాయి సో మీరు ఏ టైంకి కావాలి అని అంటే ఆ టైంలో మేము ఇచ్చేస్తాం మేడం తప్పకుండా మేడం మీరు మీ నెంబర్ మీకే టైం కావాలనుకుంటున్నారో ఆ డేట్ చెప్తే దాని ప్రకారంగా మేము డిజైన్ చేసేస్తాము ఈ సోఫాసే కాదు మేడం ఇంకా మీ ఇంట్లో ఫర్నిచర్ ఏదైనా చేయడానికి మేము యాక్సెప్ట్ చేస్తాం మేడం ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే ఓకే మ్యామ్